మంచి వైద్య సంరక్షణ పొందేందుకు పేదరికం అడ్డంకిగా ఉంది ఎందుకంటే నేటి రోజుల్లో పేదవారికి సరైన వైద్య సంరక్షణ అందట్లేదు దానికి ముఖ్య కారణం డబ్బు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు భారతదేశంలో ప్రధానంగా పేదవారికి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచగా చేయాలని వివిధ ఆంగ్లలో ప్రాధాన్యత పొందే అభిప్రాయాలు ఇక్కడ ఈ పరామర్శలు అనుమతించని రీతిలో ఉన్నయ్ సార్వభౌమన ఆరోగ్య కవరేజ్ ప్రతి ప్రజలకు పేదవానికి కూడా ఆరోగ్య సేవలకు ఆర్థిక క్షేమాన్ని లేదా ప్రశాంతతను కలుగజేసే శక్తివంతమైన యుహెచ్సి వ్యవస్థను అమలు చేస్తుంది ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థికాన్ని చేతిబాటలో చేయడానికి ప్రాంతీయ మరియు అవ్య అవిస్తా ప్రాంతాల్లో ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచేందుకు పెట్టు బాటలు పెంచుకోండి ప్రాథమిక ఆరోగ్య సేవలు పేదవారికి బేసిక్ మెడికల్ సేవలు ప్రతిరోధక పరిచర్య ఆరోగ్య విద్యను పెంచేందుకు ప్రాథమిక ఆరోగ్య సేవ సాధనాలను బలపరిచిగా చేయండి ఆరోగ్య బీమా పేదవారికి ఆరోగ్య బీమా కవరేజీని సర్కారు ధనాన్ని ఉపయోగించే ప్రోగ్రాంలలో లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్లో విస్తరించండి మొబై మొబైల్ ఆరోగ్య పరియోజనాలు దీనికోసం మొబైల్ టెక్నాలజీని కూడా మనం వాడవచ్చు